నేను మీ వంటి వ్యక్తిని కాదు కాబట్టి స్వయంగా రన్నింగ్ చేయడం దాన్ని ఒక అభిరుచి లేదా వ్యక్తి స్వీకరణకు ఇలాంటి విషయాలు నాకు వర్తించవు కానీ రన్నింగ్ గురించి స్పూర్తి దాయకమైనా సమాచారం సారిక ప్రయోజనాలు మరియు విజయాల గురించి మీకు తెలియజేయగలను ఒకటి ఆరోగ్య ప్రయోజనాలు మానసిక ఆరోగ్యం నైపుణ్య అభివృద్ధి రన్నింగ్ ద్వారా సాధించవలసిన విజయాలు ఈవెంట్లు వ్యక్తి గత విజయాలు రన్నింగ్ వాళ్ళకు శారీరక సామ్రాద్యం ఇలా పెరు పెరుగుతుంది శ్వాసకోశ సామర్థ్యం మృతుల మరియు కండరాల శక్తి శరీర సారధ్యం మరియు బ్యాలెన్స్ సహనశీలత మీ ప్రేరణ కోసం మీ రన్నింగ్ ఇలా ప్రారంభించారు స్మాల్ గోల్స్తో మొదలుపెట్టి రోజుకు రెండు మూడు కిలోమీటర్ల దూరం వారానికి మూడు నాలుగు రోజుల రన్నింగ్ ప్లాన్ చేయడం ప్రత్యేకమైన రన్నింగ్ షూట్ ధరించడం శరీరానికి తగినంత విశ్రాంతినివ్వడం ఎక్కువ ఒత్తిడి చేయకపోవడం మీరు ప్రారంభించే ప్రతి చిన్న మెట్టు మీ విజయం చేరాలనుకుంటే పెద్ద విజయానికి ఒక దారి చూపుతుంది